నా వంటల అనుభావాలండి నేను మరి ఎల్లప్పుడు ఎప్పుడు కూడా ఎటువంటి పోటీల్లో పాల్గొనలేదు టీవీ షోలో కనిపించలేదు అయితే నేను నా యూట్యూబ్ ఛానల్లో వంటకాల వీడియోలు పోస్ట్ పోస్ట్ చేశాను మరి నా యొక్క గోదావరి వంటలు అనే యూట్యూబ్ ఛానలు ఈ సాంప్రదాయ వంటకాలకు వంటకాలను పోస్ట్ చేశాను మన సాంప్రదాయ వంటకాలను తయారు చేసే విధానాలను చూపుతున్నాను నా వీడియోలో చాలా వరకూ మా అమ్మమ్మ నాకు నేర్పించనటువంటి వంటకాలు అన్ని కూడా మరి నేర్చుకుని ఎంతో మరి శుభ్రంగా చక్కగా ఆరోగ్యకరంగా ఉండడానికి ఇవన్నీ కూడా మరి సొంతంగా మా అమ్మమ్మ నేర్పించినటువంటి ఇవన్నీ నేర్చుకుని ఆ వీడియో తీసి పోస్ట్ చేయడం జరుగుతుంది అలాగే నా వీడియో గురించి చెప్పాలంటే అవి చాలా మరి సరళంగా అర్థం చేసుకోవడానికి సులభంగా ఉంటాయి అండి అలాగే స్థానికంగా మనకి దగ్గరగా లభించే మరి పదార్థాలను ఉపయోగిస్తూ ఉంటాను మరియు వంటకాల్లో మరి పురాతన చరిత్రకు సంబంధించినటువంటి మంచి ఆరోగ్యకరమైన వంటకాల గురించి నేను మాట్లాడుతూ ఉంటాను అలాగే ప్రేక్షకులు స్పందన ఏంటంటే ఆ వీడియో చూసినప్పుడు చాలా మంచి స్పందన వచ్చింది చాలామంది వంటకాలను చూసి నేర్చుకోవడానికి ఇష్టపడ్డారండి ఎందుకంటే అవన్నీ కూడా మరి చాలా ఆరోగ్యకరంగా ఉంటాయి అలాగే వాటికోసం నా అనుభవం ఏంటంటే వీడియో పోస్ట్ చెయ్యడానికి మరి ఎంతో కష్టపడి అవన్నీ మరి మంచిగా రావడానికి ఆ వీడియోలు తీయడానికి ఎంతో కష్టపడుతూ ఉంటాను మంచి కనిపించే విధంగా అర్థం చేసుకునే విధంగా మాటలు చెప్పడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను అలాగే కొన్ని సవాళ్ళు కూడా మరి ఎదురుకోవడం జరిగింది ఎందుకంటే ఇవన్నీ కూడా వీడియోను పోస్ట్ చేయడంలో నా వీడియోలో అధిక నాణ్యతగా రికార్డు అవ్వడానికి ఎడిట్ చెయ్యడానికి నేను చాలా సమయం వెచ్చించి కృషి చేసి అవన్నీ కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది ఛానల్ని ప్రోత్సహించడానికి మరి ఇంత మంది ప్రేక్షకులు నేర్చుకోవడానికి నేను ఎంతో కృషి చేస్తూ ఉంటాను అలాగే నాకు భవిష్యత్తు ప్రణాళికలు కూడా ఉన్నాయి మరి నా ఛానల్ మరింత అభివృద్ధి చేయడానికి నేను ప్లాన్ చేస్తున్నాను మరింత వైవిధ్యమయిన వంటకం తయారు చేసి మరి మంచి వీడియోలను కూడా రికార్డ్ చేసి ఇంగ్లీషులో కూడా అనువదించడానికి నేను ప్లాన్ చేస్తున్నానండి అలాగే మంచిగా మనకి దొరికే విధంగా మరి మంచి కూరగాయలతో సంబంధించునటువంటి వంటలు అలాగే మరి చాపలు కాని చికెన్ కాని ఏదయినప్పటికీ కూడా వాటిలో వాడే మసాలాలు అయన్ని కూడా మనకు దొరికే వాటితోనే ఇంట్లోనే తయారు చేసుకుంటూ మరి ఎటువంటి బయట కెమికల్స్ సంబంధించునటువంటి కాకుండా మన ఇంట్లో సొంతంగా తయారు చేసుకోవడానికి మరి మంచి ఆరోగ్యంగా ఉండడానికి ఇవన్నీ కూడా నేనే సొంతంగా తయారు చేసి వాటిల్లో వాడడం జరుగుతుంది మరి అవన్నీ కూడా చేసి పోస్ట్ చేసినప్పుడు అవి చూసి చాలామంది అవి తయారు చేయడానికి ఇష్టపడుతున్నారు మంచి ఆదరణ అయితే నాకు లభిస్తుంది మరి ఇంకా ఈ ఇవి అర్థం చేసుకోవడానికి అనేక మంది తినడానికి ఇంగ్లీష్లో కూడా అనువాదం చేయడానికి నేను అయితే ప్లాన్ చేస్తూ ఉన్నాను మరి ఈ విధంగా యూట్యూబ్ ఛానల్ని అభివృద్ధి చేయడానికి అయితే నేను మంచి ప్రణాళికలు కలిగి ఉన్నాను